మా వంటిటిలోట్లో కరెంటుతో పని చేసే వస్తువులు ఏంటంటే గ్రైండర్ కావచ్చు గ్యాస్ సిలిండర్ మిక్సర్ ఫ్రిడ్జ్ ఓవెన్ ఇలాంటివి ఉంటవి వాటితో పాత రోజుల అనుభవాలు ఏంటంటే పాత రోజులలలో మనం కట్టెల పొయ్యి అంటే కట్టెల పొయ్యి మీద వండడం ఇప్పుడు పచ్చడి నూరాలి అనుకో పచ్చళ్ళు నూరాలి అంటే ఇప్పుడు గ్రైండర్ ఐమీన్ మిక్సీతో నూరుతున్నాము మిక్సీతో నూరుతున్నాము అంటే తొందరగా అవుతుంది ఇంకా మెత్తగా అంటే ఒక సెకన్లో అయిపోతుంది అదే పాత రోజులలో అయితే ఇట్లా రోటిలో రుబ్బేది చేతులు నొచ్చేది ప్రతి ఒక్కటి అందులో ఒక్కటి రోటిలో రుబ్బినాం అంటే టేస్ట్ కూడా బాగా వచ్చేది ఇప్పుడు మిక్సీలలో అయితే రానేరాదు అప్పట్లో బాగుండే లైఫ్ మాత్రం ఎందుకంటే కట్టెల పొయ్యి అని అందరం కలిసి పచ్చళ్ళు రుబ్బడం ఒక దగ్గర ఎట్లా అంటే రోటిలో ఒక్కొక్కటి వేసి రుబ్బుతు ఉంటే మస్తు టేస్ట్ వచ్చేది ఇప్పుడు మిక్సీలో రుబ్బితే ఒక టేస్ట్ కూడా రాదు ఇప్పుడు గ్రైండర్ అనుకో గ్రైండర్ లో పిండి రుబ్బుడం పిండి అప్పుడు రోట్లలో దంచడము ఎట్లా అంటే చేతులని నొప్పులు ఉన్నా కూడా టేస్ట్ వస్తుందని దాంట్లో దంచేవాళ్ళము ఇప్పుడు మాత్రం గ్రైండర్ వచ్చింది ఇట్లా వన్ సెకెన్లో ఇట్లా పెట్టి ఇట్లా అనగానే అయిపోతుంది గ్యాస్ సిలిండర్ లు వచ్చినాయి ఓవెన్ ఓవెన్ ఎట్లా అంటే ఒకప్పుడు ఎప్పుడో పొద్దుగాల వండేది ఎందుకంటే కట్టెల పొయ్యి కదా కట్టెల పొయ్యి అన్నప్పుడు ఎట్లు ఉండేది అంటే కట్టెలు ఇట్లా రాల్చి రాల్చి ఒక్కొక్క కట్టే ఎక్కడెక్కడనో ఎదుర్కొచ్చి ఇట్లా అగ్గిపుల్ల గీరి గ్యాస్ రుణాలు ఉండే అప్పట్లో వాటికి నెల నెల గ్యాస్ లోన్ వచ్చేది అని గ్యాస్ లోన్ లేకపోతే ఇంకొక వాళ్ళని అడగడము అలాంటివి జరిగేవి ఇప్పుడు జస్ట్ మార్నింగ్ వండుకున్నాం అనుకో ఓవెన్లలో ఓవెన్లో పెట్టుకొని వేడి చేసుకోని ఎంబటే అప్పటికప్పుడు తింటున్నారు ఇప్పుడు ఓవెన్ లు వచ్చినాయి అంటే అప్పుటి రోజులు మర్చిపోతున్నారు ఓవెన్ ఇట్లా జస్ట్ అందులో పెట్టుకుని వేడి చేసుకుని మళ్ళా ఎంబటే తీసుకుని తింటున్నారు వేడిగా కాగానే అంటే ఒక వన్ మినిట్లో టూ మినిట్లో అయిపోతుంది గ్యాస్ సిలిండర్ లేకుంటే ఒకప్పుడు గోబర్ గ్యాస్ అని అంటే ఆవుల పేడతో తయారు చేసే వాళ్ళు ఆవుల పేడ అంతా ఒక దాంట్లో కలిపి ఆ పేడతో కరెంటు విద్యుత్ వచ్చేలా చేసుకుని గ్యాస్ సిలిండర్లాగా గ్యాస్ అంటించుకుని వాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇట్లా పైసలు పడేస్తే గ్యాస్ సిలిండర్ వస్తుంది అని పైసలు పైసలు గ్యాస్ సిలిండర్ వస్తుంది ఇట్లా సెకండ్ లో వచ్చేస్తుంది ఇట్లా అంటిస్తున్నారు వండుతున్నారు ఆడ పెట్టేస్తున్నారు అసలు పాత రోజులు అన్నీ మర్చిపోతున్నారు అప్పట్లో ఎట్లంటే ఏమి లేకుండే ఇప్పుడు పచ్చడి చేయాలన్నా అన్నీ ఒక దగ్గర నూరుకుని ఒకవేళ మన దగ్గర రోలు లేకుంటే ఇంకొక దగ్గరకు పోయి రోలు అడుక్కోని వాళ్ళకు కొంచం వేసి మన కొంచం వేసి ఎలా ఉందని అడగడం అలాంటివి చేసే వాళ్ళం ఇప్పుడు ఏమి లేవు జస్ట్ ఇట్లా రుబ్బుతున్నామా ఇట్లా వన్ సెకండ్లో అంటే వీళ్ళు ఏమి పచ్చళ్ళు నూరుతున్నారు అని కూడా ఇంకొకరికి తెలియనట్టుగా అయిపోతుంది ఇంకా పాత రోజులలో ఎట్లున్నది అంటే అందరు కలిసి ఒక దగ్గర వండుకోవడమైనా అంటే కట్టెలు ఇంకొకరి లేకుంటే ఒక దగ్గరనే అందరు గ్యా పొయ్యి అంటు పెట్టి ఒకరు వండిన తర్వాత ఇంకొకరు అట్లా వండే వాళ్ళు ఇక మి మిక్సీ ఇప్పుడు మిక్సీలు వచ్చినాయి మెహందాకు రుబ్బడాము అవన్నీ ఇప్పుడు మేము ఒక పిల్లలు అందరం కలిసి మెహందాకు పెట్టుకుంటాం అంటే ఆ మెహందాకు కోసము అందరూ కలిసి ఒక దగ్గరకు పోయి తెంపుకొస్తాం తెంపుకొస్తే ఫస్ట్ ఒకరు రుద్దుతారు రుబ్బుతారు అంటే రోల్ లో రోల్ లో ఫస్ట్ ఒకరు రుబ్బుతారు అవి రుబ్బిన తరువాత అమ్మా నా చేతులు నొస్తున్నాయి ఇంక నావల్ల కాదు ఆమె అనగానే అంటే అందరు అన్నా కదా అందరు ఉన్నప్పుడు ఇంకొక ఆమె రుబ్బేది ఇంకొక ఆమె రుబ్బినాక మళ్ళా ఇంకొక ఆమె అట్లా అందరు కలిసి రుబ్బుకొని మళ్ళా సాయంత్రం టైం కాగానే అందరం కలిసి గోరింటాకు పెట్టుకునే వాళ్ళు గోరింటాకు పెట్టుకుని మళ్ళా తెల్లారి కాగానే ఇలా ఎర్రగా అయిందని చూపించుకునే వాళ్ళు ఇప్పుడు ఒకరికరు కూడా కలవట్లేదు ఎందుకంటే మిక్సీలు వచ్చినాయి కదా మిక్సీలు వచ్చినాక ఎవరి ఇంట్లోవాళ్ళు ఇట్లా అనగా వన్ సెకండ్లులో అయిపోతుంది పెట్టుకుంటున్నారు తెల్లారి పెట్టుకున్నాక చూపిస్తున్నారు అప్పటి రోజులు బాగుండే అసలు ఎందుకంటే అందరు కలిసి ఉండేది ఇప్పుడు ఎవరిది వాళ్ళదే అట్లా వేరు వేరు అయిపోయింది అసలు ఎలా వేరుగా ఉంటుంది అంటే వాళ్ళ ఇంట్లో జరిగేది వీళ్ళ ఇంట్లో తెలుస్తలేదు వీరి ఇంట్లో జరిగేది వాళ్ళ ఇంట్లో తెలుస్తలేదు అప్పుడు వస్తువుల అటువంటి వస్తువులు అందుబాటులో లేని పాత రోజులు అంటే ఏవి లేకున్నా కూడా అన్నీ మంచిగా ఉండి చేసుకుని మంచి టేస్టీగా వంటలు చేసుకోవడం కట్టెల పొయ్యి మీద చికెన్ వండితే సూపర్ ఉండేది మేము అయితే ఇప్పుడు గ్యాస్ల మీద కాబట్టి ఇంట్లో వండుకొని తింటున్నాం కానీ అప్పట్లో బయటకి వెళ్ళి అంటే చెట్ల కిందకు పోత్తురు అన్నట్టుగా చెట్ల కిందకు పోయి అందరు కలిసి వంట ఎట్లా అంటే కట్టెల పొయ్యి అంతా పెట్టుకొని దాని మీద వండితే చికెన్ బాగా మస్త్ టేస్ట్ వస్తుందంట టేస్ట్ వస్తే ఆ టేస్ట్ కోసం అన్నా అందరు చెట్లకు కిందకు పోయినట్టుగా ఉండి వాళ్ళందరు కలిసి వండుకొని ఎక్కడికైనా కట్టలు ఏరుకొచ్చి రాళ్ళు ఏరుకొచ్చి పెట్టేసి వాళ్ళందరు వండుకొని తింటే అసలు బాగుంటుంది అంటే కేవలం ఆ టేస్ట్ గురించి అయినా గ్యా కట్టెల పొయ్యి మీద వండాలని చూస్తారు ఇప్పుడు గ్యాస్ గ్యాస్ మీద ఇట్లా ఒక నిమిషంలో ఇట్లా పెట్టేస్తున్నారు అయిపోతుంది ఇంకా అది ఎట్ల అంటే పాత రోజులలో అట్ల ఉండేది కాదు ఇప్పుడు అన్నీ మారిపోయినాయి ఎవరి ఇంట్లో ఏం జరుగుతుందో తెలివట్లేదు ఇప్పుడు ఫ్రిడ్జ్ అప్పట్లో చల్లగా ఏమన్నా కొనుక్కొచ్చుకున్నాం అనుకో అరే మళ్ళా చల్లగా కాదు ఎట్లా అని అప్పటికప్పుడు తాగే వాళ్ళు కూల్ డ్రింక్స్ అలాంటివి ఏమన్నా తెచ్చుకుంటే అదే ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ ఉందిగా అనుకొని తాగబుద్ది అయినప్పుడు తాగుతున్నారు మళ్ళా తర్వాత అందులో పెట్టేస్తున్నారు అంటే ఫ్రిడ్జ్లో వేస్ట్ ఇప్పుడు ఉంది ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ వల్ల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఫ్రిడ్జ్లో అది ఎట్లా ఉంటుంది అంటే అన్ అనారోగ్యానికి పాలయ్యేటట్టుగా ఉంటుంది ఫ్రిడ్జ్ అయినా కూడా అట్లనే యూ యూస్ చేస్తారు అంటే కూల్ డ్రింక్స్కి అంత పిచ్చి కూడా ఉండద్దు అప్పుడు అంటే తెచ్చుకొని తాగినాం ఎప్పుడో పండగలకి ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంది కానీ తెచ్చుకుని స్టాక్ స్టాక్ గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అవి అన్నీ కలిసి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అట్లనే కెమికల్స్ ఉండి కూల్ డ్రింక్స్ అంటే కెమికల్స్ కదా అందులో కెమికల్స్ ఉండి అవి ఇవి అట్లా అట్లా అనారోగ్యం పాలవుతారు అయినా కూడా పట్టించుకోకుండా అందులో చేస్తారు ఇక అప్పటి రోజులలో అంటే అందరు కూర్చోని ఉండడము అందరు ఒక దగ్గర ఉండడము ఏమైనా కూర వండుతున్నా కూడా అరే మా ఇంటికాడ కట్టెల పొయ్యి లేదు అంటే గ్యాస్ నూనె లేదు గ్యాస్ నూనె ఉంటే అంటుకుంటుంది కదా గ్యాస్ నూనె లేదు

ఇగ గ్రైండర్లు ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడనో వేరే వేరే అంటే వేరే వేరే ఊర్లల్లో ఎన్నో కాడ ఉంటుంది ఇప్పుడు ఇంటింటికి గ్రైండర్ లు పిండి రుబ్బాలన్నా ఏమన్నా మినప్పప్పు రుబ్బాలన్నా ఏదైనా గ్రైండర్ల మీద ఇగ గ్యాస్ సిలిండర్లు అయితే లెక్కలేదు ఒక్కొక్కరికి రెండు రెండు ఉంటున్నాయి ఇవి గ్యాస్ సిలిండర్లు ఓవెన్ అంటే ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ కాబట్టి ఎవరో ఒకరి దగ్గర ఉంటున్నాయి కానీ ఇగ మిక్సర్ మిక్సీ అంటే ఎవరి దగ్గరనైనా ఉంటుంది ఉన్నా కూడా ఇస్తలేరు అమ్మో ఇప్పుడైతే ఎందుకంటే ఒకవేళ ఖరాబ్ అయింది అనుకో అమ్మో ఖరాబ్ అవుతుంది ఎందుకు వాళ్ళకు ఇస్తే మనమే యూస్ చేసుకోవచ్చు అన్నట్టుగా వాళ్ళ ఉద్దేశము ఒకవేళ ఖరాబ్ అయితే ఎవరు చేపిస్తారు అంత పైసలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా ఇస్తారా అనుకోను కూడా మిక్సీకి ఒకరి ఇంటికి ఒకరు ఇస్తలేరు ఈ ఇంట్లో ఇంట్లో కరెంట్ అయితే ఎక్కువ శాతం గ్యాస్ సిలిండర్ గ్రైండర్ ఒవన్ మిక్సీ ఇంకేంటి ఇప్పుడు ఫ్యాన్స్ కూడా అప్పట్లో విసన కర్ర విసన కర్రతో ఊపుకునే వాళ్ళు ఇప్పుడు ఫ్యాన్ స్విచ్ వేయాలి ఫ్యాన్లు కూలర్లు అట్లా కొత్త కొత్తగా మారిపోతున్నాయి మా పాత రోజులలో అయితే ఇసురు కర్రను ఊపుకుండే వాళ్ళు కరెంటు పోతే కరెంటు ఉండకపోయేది కదా అప్పుడైతే ఇప్పుడైతే కరెంట్ వచ్చి జనరేషన్ అంతా మారిపోయింది ఒకప్పుడు కరెంట్ లేదు కదా విసన కర్రతో ఇట్లా ఇట్లా ఊప్పుకునే వాళ్ళు అదే చిన్న పిల్లలు ఉంటే తల్లిదండ్రులు నైట్ అంతా మెలకువతో ఉండి ఇట్లా ఇట్లా అని వాళ్ళు నిద్ర నుంచి లేస్తారు కదా వాళ్ళకి ఇట్లా ఇట్లా అని ఊపేవాళ్ళు ఎట్లా అంటే ఇక నైట్ అంతా మెలకువతో ఉండాలి ఎందుకంటే చిన్న పిల్లలు కదా పడుకోలేకుండా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అట్లా ఉండే వాళ్ళు ఇక విసనకర్ర అని అప్పుడు అప్పట్లో ఫ్యాన్లు కూడా లేవు కాబట్టి బయట పండుకొనే వాళ్ళు బయట అంటే ఇప్పుడు మనకు గార్డెన్ అని ఎట్ల పక్కన ఉండటం ప్లేస్ ఉండడం అట్లా స్లాప్ పైన పండుకుంటా అని ఇప్పుడు ఉన్నాయి కదా పాత రోజులలో అయితే అందరు అంటే ఇంటి పక్కన వాళ్ళు అయినా ఇంటి ముందర వాళ్ళు అయినా ఇప్పుడు పిల్లలు ఆడుకునే వాళ్ళు అందరు ఉంటారు కదా అప్పుడు వాళ్ళు అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చి బయట అంటే చెట్ల నుంచి గాలి వస్తుంది అదే బెటర్ కదా అప్పుడు పాత రోజులలో చెట్లు ఉంది ఇప్పుడు ఒక చెట్టు నుంచి గాలి చూద్దామన్నా కూడా వస్తలేదు అప్పట్లో అంటే చెట్లు ఉండేవి ఇట్లా అంటే చాలా మంచి చల్ల గాలి వచ్చేది ఇప్పుడు ఫ్యాన్లు ఇంట్లో కూలర్ ఒక్కరు అన్నా బయటికి వస్తున్నారా అప్పట్లో టీవీ కూడా లేదు టీవీ లేదు కాబట్టి అందరు బయట కుర్చోని మాట్లాడకుండా మాట్లాడకుండా ప పడుకునే వాళ్ళు ముచ్చట్లు వేసుకునే వాళ్ళు ఒక తొమ్మిది అయినా పది అయినా అట్లనే ముచ్చట్లు వేసుకునే వాళ్ళు ఇప్పుడు వా ఫోన్లు వచ్చినాయి ఇంక ఫోన్లలో వీడియోలు చూసుకుంటు ఛార్జింగ్ పెట్టుకుంటుర్రు అంటే కరెంట్ అంటే ఛార్జింగ్ చార్జర్ కూడా వస్తుంది కదా అలా ఇంకా ఛార్జింగ్ పెట్టుకు ఫోన్ చూస్తార్రు ఇక ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉంటారు అప్పుడు పాత రోజులు అయితే అందరు బయట కూర్చుని అష్టాచమ్మా ఆడుడు నైట్ అంతా ముచ్చట్లు ఏసుడు వాళ్ళని ఎక్కిరించుడు వీళ్ళని ఎక్కిరించుడు అట్లా ఎన్నో వేసుకుంటాను పడుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అమ్మో ఎవరి ఇళ్ళలో వాళ్ళు బయటకు కూడా వస్తలేరు కానీ కరెంట్ వచ్చి చాలా వేస్ట్ పని చేసింది ఈ చెట్లకు గాలి లేకపోవడం చెట్లను నరికేయడం ఇప్పుడు కరెంట్ స్తంభాల అని చెట్లు నరికేస్తు ఉంటారు పాపం ఎం చెట్లు వల్ల ఎంత మంచి ఉపయోగాలని ఆక్సిజన్ వస్తుంది మనకు ఎంత చల్లటి గాలి వస్తుంది బయట పడుకున్నాం అన్న ఏది లేదు ఇప్పుడు ఆ చెట్ల నరికేస్తున్నారు కరెంట్ స్తంభాలు అన్నీ కరెంటు వచ్చిన కాడ నుంచి అందరు మారిపోయారు కూడా అసలు కరెంట్ లేకుంటే అప్పటి రోజులలోగుర్తు చేసుకుంటే బాగ అనిపిస్తుంది అప్పుడు బాగా బయట కూర్చొని ముచ్చట్లు పెట్టడం వాళ్ళని వీళ్ళని ఎక్కిరించడం అలాంటివి ఇప్పుడు ఎట్లుంది అంటే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు బయటకు రమ్మన్నా ఏ టీవీ చూస్తున్నా ఏ ఫోన్ చూస్తున్నా అట్లే చెప్పుకుంటారు అసలు ఇప్పుట్లో ఏముంది అసలు ఏం లేదు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు కనీసం మేము కూర వండుతున్నాము అని కూడా ఇంటి పక్కన పోయి అడగనే అడగరు అది ఏమో పాత రోజులలో అంటే అసలు ఎవరికి గుర్తు లేవు అప్పుడు వాళ్ళు మన నాయనమ్మ వాళ్ళైనా తాత వాళ్ళు అయినా అడుగుతుంటే వాళ్ళన్నా చెప్తుంటే అనిపిస్తుంది అబ్బా మనం కూడా అప్పుడు ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది అదే ఇప్పుడు ఏముంది టెక్నాలజీ టెక్నాలజీ అని పెరిగి అన్నీ కరెంటుతో మొదలవుతుంది కరెంటు అంతా జనరేషన్ కూడా మారిపోతుంది ఒకరు గురించి ఒకరికి తెలవలేక పోతుంది ఏమైనా ఫోన్ లో చూసి అన్నీ నేర్చేసుకుంటున్నారు ఒకరు వచ్చినా ఒకరు అట్ల ఇంకొకరితో మాట్లాడుతుంటే కొత్త కొత్త నాలెడ్జి తెలివి అట్లా వస్తుంది కానీ ఎవరు అట్లా వస్తున్నది ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కరెంట్తో పని కరెంటుతో పని చేస్తున్నట్టుగా అంటే ఇగ కరెంటు ఉంటే ఛార్జింగ్ ఉంటుంది అసలు ఇప్పుడు కరెంట్ ఉంటే ఫోన్లు ఉపయోగం వల్ల ఎట్ల నష్టపోతున్నారు ఫోన్ లేకుంటే ఉండలేక పోతున్నారు చిన్న పిల్లలు అలాంటిది ఓ కరెంటు లేదు కరెంటు లేదు అంటారు ఎందుకంటే ఛార్జింగ్ ఉంటలేదు కదా ఒకవేళ కరెంట్ ఉండకుంటే ఛార్జింగ్ ఉండదు అట్లా దీనికోసం అసలు ఎంత ఫీ ఇప్పుడు కొత్తగా అసలు లైఫ్ ఎట్ల ఉంటుంది అంత ఆగమాగం ఉంటుంది అదే పాత రోజులలో నాన్నమ్మ వాళ్ళు చెప్తుంటే మనకు అప్పుడు అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉంటే బాగున్నా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా నార్మల్గా మనము ఇప్పుడు ఒక ఒన్ వీక్ అట్లా అంటే వారం రోజులు అట్లా కరెంటు తీసేస్తే ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది అంటే ఉండలేకపోతారు వాళ్ళు ఎందుకంటే మిక్సీ పనిచేయదు అబ్బా రోటిలో రుబ్బాలి ఇప్పుడు ఇప్పుడు ఎట్లంటే కొత్తగా రోటిలో రుబ్బాలి అమ్మో రోటిలోనా ఎట్లా రుబ్బుతారో అమ్మో దాన్ని పట్టుకొని ఇట్లా ఇట్లా తిప్పితే చేతులు అన్నీ నొస్తాయి ఇట్ల పాష్ అయిపోతున్నారు ఒక్కొక్కరు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లేకపోతే కట్టెలు అమ్మో పొగ వస్తుంది ఛీ ఛీ వాసన అని అంటారు పొగ ఆ పొగని అప్పుటి వాళ్ళు మన నానమ్మ వాళ్ళు తాత వాళ్ళు ఎట్లా బాధ పడుతుండే ఇట్లా కండ్లు మండుతున్నా కళ్ళలో వాటర్ కారుతున్న పొగతో అంటే గొట్టంతో ఇట్లా ఊది ఊది ఊది ఊది ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎంత కష్టపడి మనల్ని పెంచారు ఇపుడు మనం పొయ్యి అంటుపెట్టాలన్నా కూడా అమ్మో పొగ వస్తుంది కట్టెలు పట్టుకుని ఎట్ల పెడతారు అసలు అని అంటారు అట్లా వారం రోజులు కరెంట్ లేకుంటే తెలిసి వస్తుంది రోటిలో రుబ్బడము పొయ్యి అంటి పెట్టడము అలాంటి గ్యాస్ కూడా అసలు బంద్ చేపిస్తే మంచిది అసలు ఇంకా ఓవెన్ అయితే అసలు ఇంక వాళ్ళు మొత్తం బెడ్ మీదనుంచి లేవని వాళ్ళు చేసినట్టు చేస్తారు ఒక్కొక్కరు ఇగ ఒవేన్ ఉంటే ఇట్లా ఇట్లా అందులో పెట్టి వేడి కాగానే లేస్తురు తింటురు అట్లా బద్దకంగా పెరుగుతారు లావు కావడం అలాంటి అప్పుడు వాళ్ళు ఎంత గట్టిగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు అది ఏంది పొయ్యి మీద అంటే జొన్న రొట్టె తినడము అలాంటి ఇప్పుడు వంటలు అంటే రైసు అట్లా అంటే కరెంటుతో ఉడకపెట్టేస్తున్నారు ఇప్పుడు అప్పట్లో జొన్న రొట్టెలు అని ఉడకపెట్టిన అన్నం అని ఆరబెట్టిన అన్నం అని అట్లా తినే వాళ్ళు గట్టిగా ఉంటారు ఇప్పుడు మనం కరెంటుతో యూస్ చేస్తున్నాము ఆ కూల్ డ్రింక్స్ ఆ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కరెంటే కదా అందులో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఆ బ్యాక్టీరియాతో కూడా మనం ఎట్లుంటారు ఇప్పుడు వాళ్ళు చేసే పనిని కూడా మనం చేయలేకపోతున్నాము వాళ్ళు ఎంత మంచి తిండి ఉన్నది వాళ్లకు స్వచ్ఛంగా అంటే మంచిగా నార్మల్గా నేచురల్గా ఉన్నవి తిన్నారు మనము ఓవెన్లో పెట్టుకుంటాం ఏం ఏమి వస్తుంది ఓవెన్లో పెట్టుకుంటే ఏందో గ్రైండర్లో రుబ్బుతాం అదే రోటిలో రుబ్బితే తినే తిండి కూడా ఎంత టేస్టీగా ఉంటుంది ఇక మిక్సీ మిక్సీలో అంటే ఇగ అన్నీ వేస్ట్ అది ఇట్ల రుబ్బాలే ఖరాబ్ కావాలి అది మళ్ళీ చేయించుకొనిరావాలి వేస్ట్ అసలు పాత రోజులు రావాలంటే ఒక వారం రోజులు దాకా కరెంటు లేకుంటే మంచిగా వస్తుంది వీళ్ళకు బుద్ధి మాత్రము పాత రోజులలో అనుభవం ఎట్లా వేరు ఉంటుంది అంటే ఎలా వేరు ఉంటుంది అంటే మనకు పాత రోజులు చూస్తే అబ్బా అట్ల ఉన్నాయా అట్లుండే వాళ్ళా మన నాన్నమ్మ వాళ్ళు వావ్ మనం కూడా ఇట్లుంటే బాగుండు అనుకుంటాం ఇప్పుడు ఆలోచిస్తే ఏముంది ఇప్పుడు ఎవరి ఫోన్ లు వాళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు ఏముంది కరెంట్ వచ్చింది కాబట్టి టీవీ పెట్టుకోవాలి కరెంట్ వచ్చింది ఓ మిక్సీ పట్టాలి ఓ కరెంట్ వచ్చింది మెహందాకు పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా ఆలోచిస్తున్నారు కానీ పాత రోజుల్లో అమ్మో ఫ్యాన్ లేదు బయట పడుకున వాళ్ళు ముచ్చట వేస్తారంట మనము పడుకోవాల అనిపిస్తుంది కానీ పడుకోలేము ఎందుకంటే మనం కరెంటుకు అలవాటు పడిపోయినాం అంటే ఫ్యాన్లు కింద అలవాటు పడిపోయినాం మనం వేస్ట్ అది మనకి రాదు కూడా కానీ ఒక వారం రోజులు కరెంటు లేకుంటే అందరికి తెలిసి వస్తుంస్తది కానీ ఎవరు కూడా ఉండలేక పోతారు ఎట్లా అంటే అమ్మో భరించలేరు అమ్మో గాలి వస్తలేదు అమ్మో నా వల్లకాదు ఇట్లా కొత్త కొత్తగా చెప్తారు వాళ్ళు కానీ అప్పుడు రోజులుబాగుండవి అంట వాళ్ళు చెప్తుంటే కూడా ఒకసారి ఉంటే బాగుండు ఒకసారి ఉంటే బాగుండు మనం తట్టుకోము ఎందుకంటే మనం దీనికి అలవాటు పడిపోయిన ఫ్యాన్లని ఫ్రిడ్జ్లని కూల్ కూల్ వెదర్ కూడా ఏసి అమ్మో ఏసీలో ఉంటుండ్ర అంటే ఎంత గ్రేట్ అనుకుంటారు వాళ్ళు కానీ ఏసీ కింద ఉంటే ఏం లాభం చెప్పు వాళ్ళ స్కిన్ ఎట్ల ఉంటుంది అన్నీ ఆగమయిపోతాయి శరీరం లోపల ఏమన్నా హాస్పిటల్ పోయినాక తెలుస్తాయి కానీ హాస్పిటల్ పాలు అయినాక తెలుస్తాయి కానీ ఇప్పుడేం తెలిసి వస్తాయి అసలు వాళ్ళకు అసలు చెప్పినా వాళ్ళకు అర్ధం కాదు అసలు కానీ అప్పుడు రోజులు ఉంటే బాగుండు కానీ మనం తట్టుకోలేం కదా అట్లాని ఇక వేస్ట్ మనం ఉండలేం కూడా అప్పుడు రోజులలో బాగుంటాయి అని చెప్తా నేను మాత్రము ఈ వాటికి మనకి తేడా ఏంటంటే మనం వీటికి అలవాటు పడ్డం కాబట్టి అప్పుడు రోజులు మనకు నచ్చవు ఏమో కానీ అప్పుడు రోజులు మంచివి తెలుసా వాటికి వీటికి ఎంత తేడా ఉంటుంది తెలుసా అసలు ఎందుకు నచ్చదు అనేది మనం ఆలోచిస్తేనే బ్యాక్ పోయి ఆలోచించి మనం ముసలి వాళ్ళని నానమ్మ వాళ్ళని అడుగుతుంటే తెలిసిపోతుంది వాళ్ళు అంత మంచిగా ఉన్నారో ఎట్ల ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఎట్లా లైఫ్ ఎంజాయ్ చేసిర్రు అని ఇప్పుడు మనం ఏం లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం దానికి దీనికి తేడా చూస్తే అర్థమయిపోతుంది మనకు అసలు